స్విగ్గీనా అండి నమస్కారం సార్ ప్రతీసారి నేను స్విగ్గీలో ఆర్డర్ చేసి ఫుడ్డు డెలివరీ తీసుకుంటారా అండి ఈసారి ఏదో ఆఫర్ ఉందని చెప్పి చెప్పారు ఆ ఆఫర్ ఎలా సార్ ఎలా నడుస్తుంది అండి లైన్లో ఉంటాను చెప్పండి ఫార్టీ పర్సెంటా సార్ ఫార్టీ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలకి మనం బిల్ పే చేస్తే బిల్ చేస్తే దానికి ఎంత తగ్గుద్ధి సార్ ఆరు వందల అంటే నాలుగు వందలు తగ్గుతుందా అండి ఓకే సార్ ఇంకోసారి రేపు ఆర్డర్ చేస్తానండి జస్ట్ ఎంక్వయిరీ కోసం అడుగుతున్నాను అండి నిజంగానే నలభై పర్సెంట్ వచ్చుద్ధా సార్ ఓకే సార్ థ్యాంక్యూ అండీ